నేను ఆన్లైన్లో ఒక హుడ్డీని ఆర్డర్ చేసాను అండి అది తప్పు రంగులో వచ్చింది నేను ఆర్డర్ చేసింది అయితే ఎరుపు రంగు కానీ నాకు నలుపు రంగు వచ్చింది అండి నాకు అది నచ్చలేదు అండి కాబట్టి మీరు ఏదైనా చేయండి కానీ అది మాత్రం క్యాన్సల్ చేయండి లేదంటే వచ్చి తీసుకెళ్ళండి మరియు నాకు ట్రాకింగ్ డీటెయిల్స్ పంప్ ట్రాకింగ్ విశేషాలు పంప పంపండి అలాగే పంపించింది నేను చూస్తూనే ఉంటాను అండి ఎలా అంటే మీరు పంపిస్తే ఒక మనిషిని పంపిస్తే నేను నా హుడ్డీని మీకు ఇచ్చి ఇంకో నేను ఏ రంగు హుడ్డీని ఆర్డర్ చేసానో ఆ హుడ్డీ కూడా అతను ఇచ్చి వెళితేనే నాకు మంచిది అండి లేదంటే తీవ్రంగా యాక్షన్ తీసి అంటే తీవ్రంగా ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది అండి ఇది కాబట్టి నా యొక్క హుడ్డీని మార్చండి మార్చాలని కోరుకుంటున్నాను